మా పిల్లలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసాము మా పిల్లలు చదవటానికి చాలా ఖర్చువుతుంది పదిహేను వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు అలా అవుతు ఉంటుంది ఫీజు పెద్ద మొత్తంలోనే జమ చేస్తూ ఉంటాము